సార్ నేను ఒక ఆట చిన్నప్పుడు ఎలా మారిస్తే నేను ఆటను గెలుస్తాననే దాన్నిబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చిన్నప్పుడు లెమన్ స్పూన్ ఆడేటప్పుడు నేను పక్క వాళ్ళు వచ్చేసి నవ్విస్తా ఉంటారు కళ్ళు అటు ఇటు తిప్పుతా తిప్పకుండా జాగ్రత్తగా స్పూను పళ్ళ నడీ మధ్యలో పెట్టుకొని తర్వాత వచ్చేసి చిన్న కా చిన్న లెమన్ తీసుకొని దాని పైన పెట్టుకొని జాగ్రత్తగా మనము ఎప్పుడు కూడా ఇది పడుద్ది అని ఇది మనము చూసుకోకుండా గట్టిగా పట్టుకుని ముందుకు వచ్చేసి వెళ్లేటప్పుడు గబ గబ వెళ్ళకుండా మామూలుగా ఇది పడదు అనే ఒక స్వభావాన్ని మన మనసులో దృఢంగా ఏర్పరచుకొని అటు ఇటు చూడకుండా వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళాలి అలాంటప్పుడు వచ్చేసి నేను చాలా వరకు గెలుస్తాననే నమ్మకం నా మనసులో దృఢంగా ఉండాలి అప్పుడు ఏందంటే మనము గెలవడానికి ట్రై చేస్తాము నేను నా చిన్నతనంలో నేర్చుకున్నింది ఏందంటే ఒక ఆట ఎలా గెలుస్తాననేది మటుకు నేను ప్రయత్నం చేశాను దానివల్ల నేను చాలా సార్లు గెలిచాను అదే చెప్తున్నాను